నమస్తే మ్యాడమ్ మేడమ్ మేము జడ్పిసి స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము అండి మీ అబ్బాయి సెకండ్ క్లాస్ కదా అండి మహేష్ అబ్బాయి చాలా చదువులో వీక్ ఉన్నాడు అండి మేము అయితే చాలా ఎగ్జామ్స్ పెడుతున్నాము కానీ అసలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తలేడు అసలు ఎక్కువ చదవడంలేదు అందుకని కొంచెం ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటున్నాము

అంటే రేపటి నుంచి రేపటి నుంచి తీసుకోవాలి అనుకుంటున్నాము మీరు ఏమంటారో అని మీకు కాల్ చేయి చేసినాము ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి అండి అందుకోసం అని కొద్దిగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి చేస్తేనే కదండి అప్పటికి ప్రిపేర్ అయ్యేది వాళ్ళు మంచిగా అంటే చాలా వీక్ ఉన్నాడు అండి లేదు లేదు ఆల్రెడీ వాళ్ళకి మేము చెప్పినాము పిల్లలకి సరే మ మా పేరెంట్స్కి చెప్తాము అన్నారు వాళ్ళు కానీ మళ్ళీ మీకు ఒకసారి చేప్పి చేస్తే మంచిగా ఉంటుందని మీకు ఫోన్ చేసాము అండి మేము ఒకసారి అడగండి మేడమ్ ఇట్లా అన్నది కదా అని కానీ ఆ అబ్బాయి మాత్రం సిచ్యుయేషన్ మీరు పంపుతారో పంపరో నాకు తెలియదు అండి కానీ చాలా వీక్ ఉన్నాడు అండి అసలు మార్క్స్ కూడా తక్కువ వస్తున్నాయి క్లాస్లో కూర్చున్నా కానీ ఒకటి పాఠం చెప్తున్నాను కానీ ఎక్కడో ధ్యాస పెడుతున్నాడు అసలు ఎవరితోనూ మాట్లాడడు చేయడు ఎందుకు అలా చేస్తున్నాడు అట్లా తన అసలు అసలు ఇంట్రెస్ట్ చదువు మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదండి వాడు అట్లనే అంటున్నాము అమ్మా అందుకోసం అని కొంచెం ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేపిస్తే మీ పిల్లలకనే కాదు చాలా మందికి కూడాను ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నాము కాబట్టి మీ పిల్లగాన్ల యాడ్ చేసుకుంటున్నాము అండి అందుకోసమని అందుకోసం అని రేపటి నుంచి ఎందుకంటే పిల్లలు లేట్ ఒకళ్ళు ఇంటికి లేట్గా వచ్చిన గాని మళ్ళీ మాకు మీరు ఫోన్ చేస్తున్నారు అన్నట్టు మేము మీకు మళ్ళీ ఫోన్ చేసినాము అదేమిటి చెప్పండి మీకు చెప్పాలి అని మమ్మీకి ఫోన్ చేసినాము అండి అదే ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ ఉన్నాయి లేకుంటే మేము ఏమి పెట్టుకోము కానీ ఎగ్జామ్స్ ఉన్నందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అండి మేము సరే ఉంటాను అండి మేడమ్ మంచిది